నేను హైదరాబాద్లో ఉంటాను మా ప్రాంతంలో ఎక్కువగా శాంసంగ్ యాపిల్ జియోమీ వన్ప్లస్ రియల్మీ వీవో ఒప్పో వంటి బ్రాండ్లు ప్రజాదారణ పొందాయి ముఖ్యంగా జియోమీ అండ్ శాంసంగ్ మధ్య తరగతి వినియోగదారులకు ఎక్కువగా కనిపిస్తాయి ఐఫోన్ ఎక్కువగా ప్రీమియం వినియోగదారులు ఉపయోగిస్తారు నేను ప్రస్తుతం మోటో ఫోన్ని ఉపయోగిస్తున్నాను దీనికి డైమెంసిటి దాని కేెమెరా మరియు బ్యాటరీ లాంటి ఫీచర్లు ఉన్నాయి నేను ఫోన్ స్పీడ్ డిసప్లే ఛార్జింగ్ వేగంగా గురించి సంతోషంగా ఉన్నాను కానీ దీని బ్యాటరీ లైఫ్ మరింత మెరుగ్గా ఉండాల్సింది అనిపిస్తుంది ఫోన్లో నేను చూసే ముఖ్యమైన ఫీచర్లు ఫోన్ కొనుగోలు చేసే ముందు నేను ప్రధానంగా పరిశీలించే అంశాలు ప్రాసెసర్ పని తీరు ఫోన్ వేగంగా లాగ లేకుండా పని చేయాలి డిసప్లే మరియు కెమెరా ఫోటోలు వీడియోల కోసం మంచి కెమెరా అవసరం బ్యాటరీ ఛార్జింగ్ కనీసం నాలుగు వేల ఐదు వందల ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలి